గుడ్ మార్నింగా ఇది మార్నింగ్ సార్ చెప్పండి చెప్పండి ఎవరు మొబైల్ షాప్ నుంచి అండి మా మొబైల్ షా ఒత్తి మొబైల్స్ ఇంకా ఈ ఆండ్రాయిడ్ లేదా ఐఓయస్ మొబైల్స్ కొనబడును ఇంకా రిపేర్ చేయబడును హోల్ సేల్ రేట్కె తక్కువ బడ్జెట్లో మీకు ఏదైనా ఫోన్ దొరుకుతాయి ఇంకా సెకండ్ హ్యాండ్ ఫోన్ కూడా మీకు మా షాప్లో దొరుకుతాయి అన్ని కంపెనీ మోడల్స్ వివో రెడ్మీ రియల్మీ పోకో అన్ని అన్ని అన్ని రకాల మొబైల్స్ మా వద్ద దొరుకును ఇంకా రిపేర్ చేయబడును అవ్వ మా దగ్గర వన్ ఒక సంవత్సరం వారంటీ ఉంటుంది మీరు ఏ మొబైల్ కొన్నా తక్కువలో కొన్నా కూడా మా దగ్గర ఒక్క సంవత్సరం వారంటీ ఉంటుంది ఇక్కడ మెహిదీపట్నం హైదరాబాద్లో ఇంకా మరి ఇంకా వి మ మ కొత్త వెళ్ళినాయీ ఐ ఫోన్స్ ఫిఫ్టీన్ అట్లా ఇంకా బ్లూటూత్ ఛార్జర్స్ అవ్వన్ని మొబైల్ అవసరమైనా అన్ని వస్తువులు దొరుకును సార్ అంటే ఇంకా మా దగ్గర అందరి కంటే తక్కువ తక్కువ పైసలు ఉన్న ఇంకా ఎన్నో కస్టమర్లు మా దగ్గర వస్తూ ఉంటారు మీరు కూడా మా దగ్గరికి ఒకసారి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది ఎందుకంటే మా వద్ద చాలా తక్కువ రేట్లు ఉంటాయి మీరు చూసి ఆశ్చర్యపడతారు

పర్వాలేదు సార్ సరే మీరు ఒకసారి షాప్కి వస్తే మీకే తెలుస్తుంది ఇంత తక్కువలో మొబైల్ దొరుకదా అని మీరే ఆశ్చర్యపడతారు సరే సార్